చెప్పండి అవునండి

ఉన్నాయండి ఏ టైమ్లో కావలని

ఓకే అండి ఫ్యామిలీనా ఫ్రెండ్సా అండి ఫ్యామిలీనా ఫ్రెండ్సా అండి అవునా అయితే దగ్గర ఉంటారు ఉంటారు కాబట్టి డేకి టూ టు ఫోర్ థౌసండ్ అట్లా అవుతుంది అండి మళ్ళీ డ్రైవర్ చార్జెస్ మళ్ళీ మీకు రూమ్ ఏమన్న కావాలా అండి

ఉంది అండి అవైలబుల్గా హోటల్ కూడా అది మీకు టూ డేస్కు అయితే టెన్ టెన్ టు ఫిఫ్టీన్ హోటల్కి త్రీ థౌసండ్ అట్ల అవుతుంది అండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా మీరు అంటే ఫ్యామిలీ కదా మీకు టూ డేస్కి మొత్తం కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ అవుతాయి అండి ఎందుకంటే మీకు అన్నీ చూపెట్టాలి డ్రైవర్ చార్జెస్ ఫుడ్ చార్జెస్ కూడా మావి అండి అవునండి టెన్ టు ఒక థర్టీ డిస్కౌంట్ ఉంటుంది అండి మీకు చిన్నది కావాల పెద్దది కావాల లైక్ కారు వెహికల్

చిన్నది అయితే డిస్కౌంట్ ఉండదు అండి ఒకసారి రేపు వచ్చి మాట్లాడుకోండి మీకా వెహికల్ ఓకే అండి సెండ్ మీ ఫర్ ఓకే అండి లొకేషన్ పెట్టండి డ్రైవర్ పిక్అప్ చేసుకుంటాడు ఓకే అండి థ్యాంక్ యూ